మా ప్రాంతంలో ప్రారంభించగలిగే క్రొత్త వ్యాపారాలు ఏంటంటే ఎలక్ట్రి ఎలక్ట్రానిక్ పరికరాలు అండ్ హార్డ్వేర్స్ మాకు దాదాపు దగ్గర ఇప్పుడు ఈ మధ్య కాలంలో దాదాపు హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ పీపుల్ హౌస్ కట్టడాలు స్టార్ట్ చేసారు అయితే హౌస్ కట్టడాలు అన్నీ అన్నీ సామాన్లు బాగానే దొరుకుతున్నాయి కానీ ఎలక్ట్రానిక్ సంబంధించిన వైర్స్ కానివ్వండి అండ్ అండ్ బల్బ్స్ కానివ్వండి వాటి మెటీరియల్స్ కానివ్వండి దొరకాలి అంటే కొంచెం దాదాపు వేరే కొంచెం థర్టీ కిలోమీటర్స్ అబోవ్ దూరంలో వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం వస్తుంది ఆండ్ మా దగ్గర ప్రారంభించడం వల్ల ఏమి అవుతుందంటే మా చుట్టు ప్రక్కల ఉన్న గ్రామాలకు కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గ్యాడ్జెట్స్ అని కాదు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు అండ్ వైర్స్ వాటికి సంబంధించిన కటక్ అండ్ బటన్స్ కానివ్వండి అండ్ రిమోట్స్ కానివ్వండి అండ్ అలా బోల్ట్స్ కానివ్వండి అండ్ స్ప్రింగ్స్ కానివ్వండి అండ్ నట్స్ కానివ్వండి టెస్టర్స్ అండ్ స్క్రూ డ్రైవర్స్ అండ్ ఇంకా ఇలాంటివి మా దగ్గర దొరికే అవకాశాలు దొరుకుతాయి అండ్ మా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే వరకు వాళ్ళకి ఆ చార్జెస్ మిగులుబాటు అవుతాయి అండ్ మన దగ్గర వైర్స్ అండ్ కేబుల్స్ అండ్ చాలా అవైలబుల్గా ఉంటాయి అండ్ మా చుట్టూ ప్రక్కల ఉన్న సమ్ టెన్ ఫిఫ్టీన్ విలేజెస్కి ఇక్కడ షాప్లో దొరుకుతాయి అండ్ అనే ఒక థాట్ వస్తుంది అండ్ ఎక్కువ దూరం వెళ్ళకున్నా సరే ఎప్పుడైనా ఎక్కువ ఇల్లు కట్టేవారు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ ఆ షాప్ డెవలప్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉంటాయి అండ్ ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులు దొరక దొరకడం వల్ల ఆ పీపుల్స్ థర్టీ కిలోమీటర్స్ పోయే అవకాశాలు ఉండవు మనకు వ్యాపారం బాగా జరుగుతుంది వాళ్ళకు ఇల్లు అయ్యే సమయంలో ఈ తొందరగా అయ్యే అవకాశాలు ఉంటాయి అండ్ వన్ అండ్ టూ డేస్లో ఆల్మోస్ట్ వైరింగ్ హౌస్ వైరింగ్ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అండ్ హార్డ్వేర్ హార్డ్వేర్ ఏంటంటే ఇది కూడా సేమ్ అది ఇప్పుడు మనం ఒక షెడ్ షెడ్ వేయాలి అంటే అండ్ పైన రేకులు కానివ్వండి అండ్ రాడ్స్ కానివ్వండి అండ్ చిన్న చిన్న మేకులు కానివ్వండి అండ్ చిన్న చిన్న రాడ్స్ కానివ్వండి అది దొరకాలి అంటే చాలా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది థర్టీ కిలోమీటర్స్లో కూడా దొరుకు దొరకకుండా కొంచెం ఇంకా కొంచెం దూరం వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళాల్సి వస్తుంది దాని వల్ల దీని వల్ల ఏమీ ఉపయోగపడుతుందంటే మన వాళ్ళు ఇప్పుడు ఇల్లు కడుతున్నారు ఇల్లు పైన కప్లో ఫస్ట్ ఫ్లోర్లో ఓ చిన్న ఇల్లు కట్టుకుని టీన్లు వేసే అవకాశాలు అంటే రేకులు వేసే అవకాశాలు ఉంటాయి రేకులకు రాడ్స్ అవసరం అలా వెల్డింగ్ వెల్డింగ్ చేయడానికి వాటికి చిన్న చిన్న రాడ్స్ అవసరం అలాంటి టైమ్లో అంత దూరం వెళ్ళే అవకాశం లేకుండా మన దగ్గరనే హార్డ్వేర్ ఉంటుంది కాబట్టి అక్కడ రేకులు దొరుకుతాయి అండ్ పెద్ద పెద్ద రాడ్స్ పెద్ద పెద్ద స్తంభాల లాగా ఐరన్ రాడ్స్ దొరుకుతాయి అండ్ షెడ్డు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ అలాగా ఒక ఇల్లుకే కాకుండా చాలా వరకు ఇప్పుడు మనం ఏదైనా గేట్ లాగా గేట్ తయారు చేసుకోవడానికి పెద్ద పెద్ద రాడ్స్ ఏమైనా కాంపౌండ్ గేట్కు అండ్ మన చేలల్లో షెడ్ వేసుకోడానికి అండ్ మన ఇలా ఇలా యూజ్ అవుతుంది అండ్ హార్డ్వేర్లో కూడా చాలా యూజ్ ఉంది